విజయనగర జిల్లాలో ఎక్కువగా వరి మొక్కజొన్న పప్పు ధాన్యాలు కందులు పత్తి చెరుకు వంటి పంటలను ఎక్కువగా పండిస్తారు అదే విధంగా కూరగాయలు పొగాకు పండ్లు ధాన్యాలు అన్ని రకాల పంట్లు కూడా ఇక్కడ ఎక్కువగా పండిస్తారు అన్నిటికన్నా ఎక్కువగా ఇక్కడ పత్తి పప్పు ధాన్యాలు చెరుకు వరి ఎక్కువగా ఇక్కడ డిమాండ్ ఉన్న పంటలుగా మనం చెప్పుకోగలము అయితే మనకు విత్తనాలు నాటిన తర్వాత నుంచి మార్కెటింగ్ కూడా మనకి ప్రభుత్వమే చేస్తుంది దీని ద్వారా రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన బియ్యం ధాన్యం అందించిన వారికి అందరికి కూడా గిట్టుబాటు ధర ఎక్కువుగా ఇస్తున్నారు దీని వల్ల జనాలు రైతులు మంచి లాభాలు పోందుతున్నారు అదే విధంగా మనకు వంజి పంటగా నారింజ జిల్లు వంటి పంటలను కూడా మనకి ఎక్కువగా పండిస్తున్నారు దీని వలన కూడా ఆదాయం ఎక్కువుగానే పొందుతున్నారు